హలో హలో చెప్పండి

అదేనండి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మీరు ఇండిపెండెంట్ హౌసు కట్టుకోవాలి అనుకుంటున్నారు సరేనండి అయితే మనకు టెన్ ల్యాక్స్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి విత్ ప్లాను మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనము డబల్ బెడ్రూమ్ కూడా తీసుకోవచ్చు సింగల్ బెడ్రూమ్ కూడా తీసుకోవచ్చు అండి స్పేషియస్గానే వస్తుంది మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు దానికంటే కొద్దిగా ఖర్చు ఎక్కువైనా కూడా అవవచ్చు కానీ కరెక్ట్ ప్లాన్ ప్రకారం చేస్తే మీరు టెన్ ల్యాక్స్లో మంచి ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు మీరూ డబల్ బెడ్రూమ్ తీసుకోవచ్చండి ల్యాండూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంది కాబట్టి మీరొక హాలు రెండు బెడ్రూమ్సు ఒక కిచెను వాష్రూమ్ బెడ్రూమ్ అటాచ్ తీసుకోవచ్చు అండ్ బయట కూడా ఒక వాష్రూమ్ పెట్టుకోవచ్చు స్పేషియస్గానే కన్స్ట్రక్షన్ చేయచ్చు స్పేషియస్ స్పేషియస్ వస్తుందండి కాంపౌండ్ వాల్ కూడా వస్తుంది మీకు కాంపౌండ్ వాల్తో ఇండిపెండెంట్ హౌసు అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఓకే వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్